భారతీయ సినిమాలు సంగీతాలు అంటే ఇంకా కొంచెం మంచి మంచి సినిమాలను గురించి అంటే అవి కొంచెం మనకి ఒక గుణపాఠంలా ఉంటాయి మనకొక పాఠాన్ని నేర్పిస్తాయి అవి కొన్ని కొన్ని సినిమాలు కొన్ని కొన్ని సంగీతాలు అంటే మనకు కొన్ని వినసొంపుగా ఉంటాయి అవి మనకి ఎంతో మనసుకి తేలికగా ఉంటాయి ఎంతో బాగుంటాయి వినడానికి వినసొంపుగా ఉండే సంగీతాలు ఎంతో ఆహ్లాదంగా మంచిగా ఉంటాయి నేను కొన్ని వివిధ రకాల సినిమాలను చూస్తూ ఉంటాను అప్పుడు కొన్ని అంటే మనకు హాస్యాన్ని కలిగించేటివి కొన్ని బాగా చూడాలనిపించే సినిమాలను నేను చూస్తూ ఉంటాను నాకు ఇష్టమైన నటుడు అంటే ప్రభాస్ తను మంచిగా ఆ నటుడు ఎంతో చక్కగా నటిస్తూ ఉంటాడు తను కొంచెం నటనలో చాలా బాగుంటాడు ఆరి తేరి ఉంటూ ఉంటాడు తను ఎన్నో సినిమాలను చేశాడు అన్ని సినిమాలల్లో తను చాలా బాగా నటిస్తూ ఉంటాడు నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన సినిమా పాటలు అంటే ప్రభాస్ తీసిన సినిమా పాటలను నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను నాకు ఇష్టమైన సింగర్ ఎవరు అని అంటే అర్జిత్ సింగ్ తను చాలా చక్కగా పాడుతూ ఉంటాడు తన స్వరం ఎంతో వినసొంపుగా ఉంటుంది తన పాటలు ఎప్పుడూ నాకు ఎప్పుడూ నేను వింటూనే ఉంటాను నా టెలిఫోన్లో నాకు చాలా ఇష్టం తన పాటలు కానీ తన స్వరం కానీ తన గొంతు కానీ ఎంతో చక్కగా ఉంటాయి అందరిని ఆనందపరిచేలా ఉంటాయి తన గొంతు అవి ఎంతో వినసొంపుగా చక్కగా ఉంటుంది